మా తెలంగాణలో మాకు రెండు పండుగలు అంటే మాకు చాలా స్పెషల్ ఒకటి రంజాన్ రంజాన్ పండుగ అంటే మాకు చాలా స్పెషల్ ఒక నెల ఉంటుంది ఆ రంజాన్ అంటే ఒక ఒక నెల ముప్పై రోజుల వరకు మేము జరుపుకుంటాం ఆ చాలా సంతోషంగా జరుపుకుంటాం ఆ రోజు పండుగ మేము ఆ పండుగకు మేము ఫస్ట్ నుంచి మేము ముప్పై రోజులు ఒక రోజు నుంచి ముప్పై రోజులు వరకు మేము ఒక్క పొద్దులు ఉంటాము ఒక్క పూటకు ఫస్ట్ రోజు లె నుంచి మేము ఒక్క పొద్దు ఉండాలి అంటే పొద్దున్న లేస్తాం

ముఖం కడుగుకుని అందరం కలిసి తింటాం తిన్న తర్వాత కొంచెం చే ఏమైన్నా తినాలంటే అప్పుడు నాలుగున్నర వరకు తినలేరు రాత్రి ఒకటి ఒకటిన్నర నుంచి తయారై వంట తయారు చేసుకునే అప్పటినుంచి ఏమైన్నా తినచ్చు నాలుగున్నర వరకు తినచ్చు ఐదు గంటల మరల ఐదు గంటల వరకు అజ అవుతుంది అజం వరకు కావచ్చు అప్పటి నుంచి మరల నమాజ్ చేసుకొని నమాజ్ చేసుకొని ఖురాన్ చదవాలి ఖురాన్ చదవాలి ఖురాన్ చదివిన తర్వాత కొందరు కొందరు కొందరు అనుకుంటారు కొందరు చదువుతారు

సైరన్ అవుతుంది సైరన్ వరకు రెడీ అయిపోవాలి ఫ్రూట్స్లో అంతా అన్నీ రెడీ అయిపోవాలి అప్పుడు మరల అప్పుడు అందరం అప్పుడు మళ్ళీ ఒక్క పొద్దు విడవాలి ఆరున్నరకి అవుతుంది సైరన్ విడవాలి విడిచిన తర్వాత ఒక్క పొద్దు నమాజ్ చదవాలి అజాతది నమాజ్ చదవాలి రంజాన్ స్పెషల్ అంటే హలీం హలీం హలీం బెహమ్ బడే ఈ రెండు అంటే చాలా ఇష్టంగా తింటారు మా దగ్గర

పండుకుంటారు తొందరగా పండుకుంటారు ఇట్ల ముప్పై రోజులు గడిచిపోతాయి ముప్పై రోజులు గడిచిపోతాయి ఈ ఒక్క పొద్దు ఉండాన్ని అట్ల ఉంటారు ఒక్కపొద్దు మరల ఈ నెల అంతా మాకు దానం చేస్తారు ఈ నెల అంతా మేము ఫ్రూట్స్ పంచుతాము బట్టలు పంచుతాము పైసలు పంచుతాము అన్నీ పుణ్య పనులను చేస్తాము ఈ నెల అంతా మేము నెల అయిన వరకు అంతా లేని వాళ్ళకి ఏమేమి కావాలో అంత బియ్యం ఇస్తారు కొందరు కొందరు పైసలు ఇస్తారు కొందలు కొందరు రేషన్ ఇస్తారు ఏమేమి లేవు కొందరు బట్టలు పంచుతారు మరల ముప్పై రోజులు పండగ వస్తుంది ముప్పై రోజుల పండుగ వస్తుంది ఆ పండగ రోజు పొద్దున్నే లేస్తాం లేచిన తర్వాత స్నానం చేసుకుంటాం ఐదు గంటలకు లేచి స్నానం చేసుకుంటాం స్నానం చేసుకున్న తర్వాత నమాజ్ అజ అవుతుంది నమాజ్ చేసుకుంటాం నమాజ్ చేసుకున్న తర్వాత వంట కోసం తయారు తయారు చేస్తాం షీర్కుర్మా పండుగ రోజు షిర్కుర్మా చేస్తాం షీర్కుర్మా తయారు చేస్తాం ముందు షీర్కుర్మా తయారు చేసిన బిర్యానీ తయారు చేస్తాము తయారు చేసిన తర్వాత రోజా ఉంటారు ఆరోజు కూడా పది గంటల వరకు ఉంటాము ఆరోజు తినరు ఏం తినరు అలా ఉంటారు పది గంటల వరకు ఉంటారు విడిచిన తర్వాత నమాజ్కి పోయి నమాజ్ చేసుకుంటారు నమాజ్ చేసుకొని వస్తారు అన్నీ ఇంట్లోకి వెళ్తారు కలుస్తారు ముబారక్ రంజాన్ ముబారక్ అని చెప్తారు రంజాన్ ఉంటారు ముబారక్ అని ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ అని చెప్తారు మా ఇంటికి వస్తారు పేద వాళ్ళు వస్తారు వాళ్ళకు వాళ్ళకు షురుకుమ ఇస్తాము అన్నం అన్నం ఇస్తారు తినిపిస్తారు చుట్టాలు వస్తారు వాళ్ళకు పైసలు లేకపోతే పైసలు ఇస్తారు దానం ఇస్తాము ఆ రోజు కురా ఇస్తాము ఆ రోజంతా అట్లా గడిచిపోతుంది గడిచి పోతుంది ఇ సంతోషంగా ఉంటారు కొత్త బట్టలు వేసుకుంటాము కొత్త జ్యువలరీ వేసుకుంటాం కొత్త కొత్తగా ఏవి అన్నీ కొత్తగా తెచ్చుకుంటాం ఆ రోజు అన్నీ కొత్తగా వేసుకుంటాం ఇంకొక పండుగ బక్రీద్ బక్రీద్ పండుగకు నాలుగు రోజులు ఒక్కపొద్దు ఉంటాము నాలుగో రోజు ఈ ఈ బక్రీద్ జరుపుకుంటాము ఆరోజు జరుపుకున్న రోజు మనం పొద్దున లేస్తారు ఐదు గంటలకి లేచి స్నానం చేసి కొత్త బట్టలు తొడుక్కొని వంట చేసుకుంటాం ఆరోజు కూడా షీర్కుర్మా తయారు చేసుకుంటాం షీర్కుర్మా తయారైన తర్వాత షీర్కుర్మాని పాతా ఇచ్చి అది తాక్కొని వంట చేసుకుని నమాజ్ చేసుకుంటాం నమాజ్ చేసుకున్న తర్వాత ఆరోజు నమాజ్ చేసిన తర్వాత మా దగ్గర కుర్బానీ ఇస్తారు ఆరోజు ఎడ్లను కుర్బానీ ఇస్తారు ఎడ్లను మేకను కుర్బానీ ఇస్తారు ఆ కుర్బానీ మాంసం అందరికి పంచుతారు అందరి ఇంళ్ళకి పోయి అందరు ఊళ్ళకు పోయి చుట్టాలకి పేదవాళ్ళకి అందరికి పంచుతారు ఆ మాంసము మాంసం పంచుతారు ముబా అట్ల పోయి ఈద్ ముబారక్ అని చెప్తారు బక్రీద్ ముబారక్ అని చెప్తారు ఒకరిని ఒకరిని గలే గలే అని ఇట్లా చేసుకుంటాము అందరం ఖుషి ఖుషిగా ఉంటాను మూడు రోజుల వరకి కుర్బానీ ఇస్తు ఉంటారు స్పెషల్ కుర్బానీ ఇస్తాం ఈద్ పండుగ బక్రీద్ పండుగకు అంటే మేము చాలా సంతోషంగా కుర్బానీ ఇస్తుంటారు ఆ సంతోషంగా ఆ కుర్బానీ అంటే మాకు చాలా ఇష్టంగా ఇస్తారు లేని వాళ్ల కూడా ఆ రోజు మాంసం తింటారు అని అట్లా అందరికి పంచుతాం మేము పేద వాళ్ళకి అందరికి పంచాలి మాకు అది పుణ్యఫలం అని అది కుర్బానీ ఇస్తాం మా దగ్గర అది స్పెషల్ బక్రీద్ స్పెషల్ అని

మా తెలంగాణలో మాకు ఈ రెండు పండుగలు అంటే చాలా పెద్ద పండుగ స్పెషల్ పండుగలు